కొత్త తరాలకంటే పాత తరాల వారు ఎక్కువ మతమైన వారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మా తరం వారు కంటే పాత తరం వారు కొంచెం చాదస్తంగా వారు నమ్మినది మాత్రమే నిజంగా భావిస్తారు కానీ కొత్త తరం వారు మతాలను అంతగా వ్యక్తిగతంగా తీసుకోరు ఎందుకంటే వారు చదువుకున్న వారు ఇలాంటి కొన్ని మార్పులను నేను కొన్ని గమనించాను అవి ప్రజల మతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం తగ్గుతుంది ప్రజలు మతం గురించి మరింత విమర్శనాత్మకంగా మారుతున్నారు ప్రజలు మతం కంటే వ్యక్తిగత నమ్మకాలు అలాగే విలువలను ఎక్కువగా ఆశ్రయించడం ప్రారంభించారు ఈ మార్పులు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి అయితే అవి కొన్ని ప్రాంతాలలో మరింత స్పష్టంగా కనిపిస్తాయి ఉదాహరణకు యునైటెడ్ స్టేట్స్లో మతపరమైన అనుబంధాలు కొన్ని దశాబ్దాలుగా తగ్గుతున్నాయి